ఏమండి ఆ చేపలు ఎంత అక్కడ మామూలుగా చేపల ధరలు ఎలా ఉన్నాయి

అదేంటి అంత పెరిగినాయి అంత పెరిగినాయి ఏంటండి అక్కడ ఏంటి మీ వెనకాల ఉన్న ఆ చేప పేరేంటి భాష నా అదేంటి పేరు కూడా కొత్తగా ఉంది ఎప్పుడు చూడలేదు

పర్వాలేదా అండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చా ఆ సరే అండి అది ఎంత పడుతుంది ధర ఎంత పడుతుంది అది ఏంటండి అంత రేటు ఇవన్నీ రెండు వందల యాభై మూడు వందలు ఉన్నాయి అదేమో ఐదు వందలు చెప్తున్నారు ఎప్పుడు మార్కెట్లో కూడా అంతగా చూడలేదు ఇప్పుడు ఎట్లా వచ్చింది అండి అసలు అది సముద్రం చేపనా అవునా చూడండి ఒకసారి మీరు కొంచెం ధర తగ్గిస్తాను అంటే ఇంకో రెండు కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటాం నాలుగు వందల ఎనభైకా ఇది తక్కువ రేట్ ఏమి కాదులేండి అందరూ ఇప్పుడు ఏదో కొత్తగా ఉందని అడిగాము ఏదో అది తింటే మీరు కొన్ని ఉపయోగాలు కూడా చెప్పారు

ఆ అలా ఎలా తగ్గిస్తారు అండి అవునా అదే అంటే ఎక్కువగా పిల్లలు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తింటారో లేదో అని వాళ్ళ ఆరుగుద్దా లేదా అని ఆ అది ఎలాగా మీరు మీరు చేసి ఇస్తారా మాకు మేము మళ్ళీ ఎలాగ తీయాలో మాకు తెలియదు కదా సరే అండి అయితే పెద్దవి నాలుగు చేపలు వేయండి మూడు కిలోలు వచ్చేటట్టు ఎంత అయింది చెప్పండి కేజీ నాలుగు వందల యాభై వేశారా ఇంకా యాభై తగ్గించవచ్చు కదండిడి

సరేలేండి అయితే తొమ్మిది వందలు చేసుకొని ఇవ్వండి సరే అండి మీరు మొత్తం శుభ్రంగా చేసి ఇవ్వమనండి ఎప్పుడైనా దొరుకుతాయ అండి మార్కెట్లో లేకపోతే ఇవ్వాలేమన్నా

ఆ సరే అండి కొంచెం చిన్నచిన్న ముక్కలు కోయండి అది ఉడుకుతుందో లేదో

చిన్నగా కొంచెం ఎక్కువ ముక్కలు కొయ్యమని చెప్పండి ఆ లోపల నల్లది ఆ పైన పొలుసు అదంతా కూడా శుభ్రంగా తీయమని చెప్పండి ఆ అలా తీసినందుకు డబ్బు ఎంత అవుతుంది అండి డబ్బులు ఎంత అయినాయి అవునా ఇదిగోండి చిల్లర లేదు రెండు ఐదు వందల కాగితాలు ఇస్తున్నాను నాకు యాభై ఇవ్వండి ఆ ఇంకో కవర్లో పెట్టండి మళ్ళీ నీచు వాసన రాకుండా ఉంటుంది

ఆ సరే అండి ఆ ఉపయోగాలు అంటే కొంటారు కానీ ఇంత ఇంత ధరలు అయితే వాళ్ళు అయిన కొనడానికి ఆలోచిస్తారు కదండి ఆ సరే అండి